సెలవు రోజుల్లో మేము మా కుటుంబం అంతా కలిసి మాకు దగ్గరలో ఉన్న సెంట్రల్ పార్కుకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండే వాళ్ళం ఎందుకంటే ఆ సెంట్రల్ పార్క్లో చుట్టూ కూడా పచ్చిని చెట్లు ఉండేవి అవి చాలా మనసుకు చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదంగా అనిపించేవి మేము అంతా కూడా ఆ ప్రదేశంలో చాలా ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతు ఉండే వాళ్ళం ఎందుకంటే అక్కడ రకరకాల పూల చెట్లు రకరకాల చెట్లు మరియు పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉండేవి అదేవిధంగా చాలామంది సాయంకాలం వేళ వ్యాయామం చేసుకోవడానికి అక్కడ ఓపెన్ జిమ్ ఏరియా కూడా ఉండేది చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి ఓపెన్ ఓపెన్ జిమ్ ఏరియాలో జిమ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు అదేవిధంగా అక్కడ పిల్లలు కూడా చక్కగా ఎంతో సంతోషంగా ఆటలు ఆడుకునేవాళ్ళు మేమంతా కూడా ఆ ప్రదేశాన్ని ఎక్కువగా ఇష్టపడుతు ఉండే వాళ్ళం ఎందుకంటే ఆ ప్రదేశం అంతా అందంగా ఉంటుంది అలా ఈ విధంగా మేము మా సెలవు రోజులని ఆ సెంట్రల్ పార్క్లో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతు ఉండేవాళ్ళు అలా గడిపిన రోజులు మాకు ఎంతో మాకు ఎన్నో జ్ఞాపకాలను ఎంతో సంతోషాన్ని ఇస్తు ఉండేవి